నాకు రాంచరణ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే తను చాలా స్టైల్గా ఉంటాడు ఇన్నోసెంట్గా ఉంటాడు ఎక్కడికైనా సరే వచ్చినా సరే డీసెంట్గా ఉంటాడు రామ్ చరణ్ స్టార్టింగ్ నేను చూసింది అయితే రామ్ చరణ్ని ఆరంజ్ మూవీలో చూసాను అప్పటినుంచి నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం ఆరంజ్ మూవీ కూడా నాకు చాలా ఇష్టం అందులో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి అప్పటినుంచి ప్రతి ఒక్క మూవీ మిస్ కాకుండా చూస్తూనే ఉంటాను రామ్ చరణ్ది రామ్ చరణ్ మూవీ అంటే ఖచ్చితంగా చూస్తాను ఆ తర్వాత వినయ విధేయ రామ ధ్రువ బ్రూస్లీ త్రిబుల్ ఆర్ ఏ ఒక్కటి మిస్ కాకుండా చూస్తున్నాను నాకు అన్నిట్లో ఎక్కువ ఇష్టమైందో ఏంటంటే ఆరెంజ్ మూవీ ఒకటి ఇంకోటి ఏంటంటే ధ్రువ మూవీ బ్రూస్లీ ఈ మూడు మూవీలు నాకు చాలా ఇష్టం అందులో రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగా ఉండిద్ది రామ్ చరణ్ చాలా ఇన్నోసెంట్గా డీసెంట్గా ప్రతి ఒక్క హీరోయిన్తో ఎక్కువ క్లోజ్గా కాకుండా బియాండ్ లిమిట్స్ క్రాస్ చేయకుండా తన లిమిట్స్లో తను ఉండి పెళ్లి అయినా ప్రతి ఒక్క హీరో ఎలా ఉండాలి అలా ఉండి ఎవరితో ఎక్కువ చనువుగా ఉండకుండా రెస్పెక్ట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఉమెన్కి కాని ప్రతి ఒక్క జనాలకి కాని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది నాకు అందుకే చాలా ఇష్టం తనంటే అలాగే తన స్టైల్ కూడా నాకు చాలా ఇష్టం హ్యాండ్సమ్గా ఉంటాడు అలాగే మొన్న రీసెంట్గా ఆయనకి పాప కూడా పుట్టింది ఉపాసనాకిను రామ్ చరణ్కి హిరాణా తన పేరు సో నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే రామ్ చరణ్ ఆటిట్యూడ్ ఎప్పుడు చూపించడు ఎలా ఉండాలి నాచురల్గా ఎలా ఉండాలి ప్రెస్ మీట్కి వచ్చినా సరే ఎక్కడికి వచ్చినా సరే చాలా నాచురల్గా ఉంటాడు చాలా నార్మల్గా ఉంటాడు తర్వాత నాకు తమిళ్లో వచ్చేసరికి విజయ్ తలపతి అంటే ఇష్టం విజయ్ తలపతి కూడా సేమ్ అంతే వాడు తీసే విజయ్ తలపతి తీసిన మూవీస్ కూడా ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి పోలీసోడు కానీ తెలుగులో డబ్ అయినాయి ఈ మూవీస్ పోలీసోడు మూవీ ఒకటి అలాగే వారసుడు ఒకటి అదిరింది ఇంకా తుపాకీ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి విజయ్ తలపతి మూవీస్ చాలా బాగుంటాయి విజిల్ మూవీ కానీ ప్రతి ఒక్కటి నాకు చాలా ఇష్టము విజయ్ తలపతి అంటే అందుకే చాలా ఇష్టము మూవీస్ సెలెక్ట్ చేసుకోవడం కూడా మంచి సెలెక్ట్ చేసుకుంటారు అలాగే మలయాళంలో వచ్చేసరికి దుల్కర్ సల్మాన్ అంటే ఇష్టం దుల్కర్ సల్మాన్ కూడా చాలా నాచురల్గా యాక్ట్ చేస్తాడు తన మూవీస్లో నేను ఫస్ట్ చూసింది హే పిల్లగాడా మూవీ ఒకటి అలాగే కనులు కనులను దోచాయి అంటే మూవీ ఒకటి అక్కడ నుంచి ఇంక నాకు దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం స్టార్ట్ అయింది ఇంకా అప్పుడు తర్వాత నాకు మలయాళం మూవీస్ చూడడం అప్పుడు స్టార్ట్ చేశాను మొన్న రీసెంట్గా సీతారామము వచ్చి చాలా పెద్ద హిట్ అయింది సినిమా కూడా చాలా బాగుండిద్ది చాలా పీస్ఫుల్గా ఉండిద్ది నాచురల్గా తీసినట్టు అనిపించింది నాకు మూవీ అందులో మృనాల్ ఠాగూర్ నాచురల్గా బిహేవ్ చేసింది నాచురల్గా చేసింది అలాగే దుల్కర్ సల్మాన్ కూడా చాలా నాచురల్గా చేశాడు ఇంకా నాకు హీరోయిన్స్లో వచ్చేసరికి సాయి పల్లవి అంటే చాలా ఇష్టం సాయి పల్లవి ఫస్ట్లో ఎంత డీసెంట్గా ఉందో డ్రెస్సింగ్ సెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది

ఒప్పుకొని ఆ మూవీ చేసిద్ది ఇప్పుడు రీసెంట్గా సాయి పల్లవి దిను నాగచైతన్య అది మూవీ కూడా వస్తుంది సో ఇంకా ఏంటంటే నాకు బాలీవుడ్లో వచ్చేసరికి సిద్ధార్థ్ మల్హోత్రా అంటే ఇష్టం సిద్ధార్థ్ మల్హోత్రా మొన్న రీసెంట్గానే మ్యారేజ్ అయింది కియారా అద్వానీకి సిద్ధార్థ్ మల్హోత్రాకి సో నాకు సిద్ధార్థ్ మల్హోత్రా అంటే ఇష్టం బాలీవుడ్లో తన యాక్టింగ్ కూడా చాలా బాగుండిద్ది హ్యాండ్సమ్గా ఉంటాడు లుక్ కూడా చాలా బాగుండిద్ది తనది యాక్టింగ్ కూడా చాలా నాచురల్గా చేస్తాడు డీసెంట్గా ఉంటాడు క్యూట్ బాయ్ మిల్కీ బాయ్లా ఉంటాడు సో నాకు చాలా ఇష్టం సిద్ధార్థ్ మల్హోత్రా ఇంకా నేను ప్రజెంట్ అయితే చూసే లాంగ్వేజ్స్ అయితే ఇవే నేను నాకు ఇష్టమైన లాంగ్వేజ్స్ కూడా ఇవే అందులో హీరోస్ హీరోయిన్స్ ఇంతమంది హీరోస్ ఉన్నా సరే నాకు హీరోయిన్స్లో మాత్రం ఫస్ట్ పీరియాడిటీ ఇచ్చేది నాకు నచ్చేది సాయి పల్లవి మాత్రమే నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం హీరోయిన్స్లో